నాకు పూల చెట్లు అంటే సాలా ఇష్టం ఏమేమి చెట్లు నాకిష్టమంటే జాతి మల్లి మల్లె పూలు కనకాంబరాలు రోజా మొక్కలు అన్నీ తెచ్చి నాటుకుంటాను నాటుకుని ఆ పూలు ఏం చేస్తానంటే రోజా పూలు కోసుకుని పోతాను మల్లె పూలు కోసుకుని పోతాను జాజి మల్లి కోసుకుని పోతాను మార్కెట్లో ఎత్తుకుని పోయి అమ్ముతాను మళ్ళా పక్కన ఏం చేస్తానంటే కాకరకాయ వేస్తా చిక్కుడుకాయ వేస్తా బెండకాయలు వేస్తా వంకాయ చెట్లు నాటుకుంటా నాకు ఏయేవి ఇష్టమో అవంతా నాటుకుంటా నాటిన తర్వాత దానికి బాగా నీళ్లు కట్టి దానికి కలుపు తవ్వించి కూలి మనుషులను పెట్టి ఎరువు తెచ్చి పుత్తూరుకు పొయ్యి ఆ ఎరువును ఏ మగాడినైనా చల్లమనేసి మళ్ళా దానికి నీళ్లు కట్టి ఒక వారం పదిరోజుల తర్వాత మళ్ళా బీరకాయలు కోసుకుని కాకరకాయలు కోసుకుని బెండకాయలు కోసుకుని ఏమేమి కాయలు కాస్తుందో ఆ కాయలంతా కోసి ఒక గోతంలో వేసుకొని ఇక్కడ నుంచి ఆటోలో వేసుకుని పుత్తూరుకు వెళ్తాను పుత్తూరుకెత్తుకుపోయి విడిగా అమ్మినా అమ్ముకోవచ్చు లేదు మార్కెట్లో ఉండేవాళ్ళకి వేసిన వేయొచ్చు పూలు తెచ్చి పూలోళ్ళకి వేసేసేది మార్కెట్లో ఎత్తుకుని పోయి ఒక అంగట్లో వేసేసేది కాయగూరలు మళ్ళా వచ్చి దాన్ని చూసుకుంటూ భద్రంగా ఉండేది మళ్ళా పూలు వస్తాది మళ్ళా దినం మార్చి దినం కోస్తా ఉంటాను ఆ పూలంతా ఇలాగే ఎత్తుకుని పోయేది వేసేది తెచ్చేది ఈ కాయలు కాకరకాయలు తోని చిక్కుడుకాయల తోని బీరకాయల తోని గోరు చిక్కుడుకాయల తోని ఇలాగే మస్తుగా అయిపోతుంది అయిన తర్వాత ఒకామెను కూలి మనిషిని పెట్టుకుని నేను ఆ కూలామే అన్ని కోసి గుడ్డ పెట్టి ఆ కాయలు కాయలు అంతా తని తనిగా తని తనిగా మూట కట్టి అన్ని చేరి ఒక గోతాంలో పెద్ద గోతాంలో వేసి మూట కట్టుకొని ఆటో పిలుసుకొని ఆటోలో వేసుకొని పోతాను అది అలాగే మార్కెట్లో కూరగాయలు అమ్మేవాళ్ళకి కూరగాయలు వేసేసి పూలు అమ్మేవాళ్ళకి పూలు వేసేసి ఆ డబ్బు తెచ్చి కూలమెకి ఇచ్చేసి మళ్ళా ఎరువు తెచ్చుకునేది దానికి ఏమేమి ఎరువు చెప్తారో ఆ ఎరువులంతా తెచ్చి ఎవరో ఒకర్ని పిలిచి అన్నా ఈ ఎరువు అట్టా చల్లేయి అన్నా అట్టా అనేసి ఆ ఎరువు చల్లించి మళ్ళా నీళ్లు కట్టి దాన్ని గా చూసుకుని బిడ్డను ఎట్టా చూసుకుంటామో అలాగే చూసుకోవాలా చేసినాక మళ్ళా బాగా పూస్తుంది రోజా పూలు రోజా పూలు కానీ మల్లె పూలు కానీ ఏ పూలైనా వస్తాది ఆ పూలన్నీ కోసి దాన్ని బ్యాగ్లో వేస్తే నలిగిపోతాయి ఒక బుట్ట లేకపోతే టమాటో బాక్స్ ఆ పూలంతా కోసి తనిగా టమాటో బాక్స్లో వేసుకొని ఈ కాయలన్ని కోసి తనిగా తనిగా తనిగా తనిగా బ్యాగ్లో కట్టి కట్టి కట్టి గోతాంలో పెద్ద గోతాంలో వేసేసి మళ్ళా ఆటో పెట్టి పుత్తూరుకు వెళ్తాను పుత్తూరుకెత్తుకొని పోయి పూలుకేసే వాళ్ళకి పూలు వేసేసి మార్కెట్లో కూరగాయలు అమ్మేవాళ్ళకి కూరగాయలు అమ్మేసి అట్లా కాలం గడిచి పోతూ ఉండింది మళ్ళా వానొచ్చేసింది వాన వచ్చినాక ఒక పది రోజులు వాన అన్ని చెట్లు వాడిపోయింది చచ్చిపోయింది చాలా నష్టమైపోయింది ఏం చేసేది నిండా ఇదైపోయింది మళ్ళా పది రోజుల తర్వాత ఎండొచ్చింది ఎండొచ్చినాక ఏదో ఒకటో రెండో బ్రతికినాయి చెట్లు ఉండింది మొత్తం పూడ్చింది కాలువాసిగా ఉండింది ఆ కాలువేసినవి ఏం చేసేది ఏదో కొద్ది రోజులు దాంట్లో కాసే కాయలు దాంట్లో పూసే పూలు ఎత్తుకుని పోయి అమ్ముకునేది అట్లా కాలం గడిచిపోతూనే ఉండింది దాంట్లో తెచ్చుకునేది బియ్యం తెచుకునేది కూరకి తెచ్చుకునేది పప్పు తెచ్చుకునేది చమురు సబ్బు షాంపూ ఏమేం కావాలో అది తెచ్చుకుని నేను కాలం గడిచిపోతా వచ్చినా అవతల చెట్లన్నీ రూడైపోయినై రోజా చెట్లు మాత్రం ఉండింది ఆ రోజా చెట్లకి కొద్దిగా ఎరువు తెచ్చి పుత్తూరుకు పోయి ఆ కొంచం కొద్దిగా చల్లుకుని దానికి నీళ్లు పెట్టి ఆ రోజా పూలే కోసుకునేది ఆ రోజా పూలకే ఛార్జీ పెట్టుకుని పోవాలంటే ఏం చేసేదనేసి మళ్ళా మల్లి చెట్లు తెచ్చి నాటినా జాజి మల్లి తెచ్చి నాటినా మళ్ళా ఈ కాగడాలు ఆ కాగడా పూలు నాటినా అదంతా నాటి దానికి ఎరువేసి బాగా నీళ్లు కట్టి బాగా వచ్చింది మళ్ళా ఈ పూలు మాత్రమే ఉండింది ఈ కాయలంతా పూడ్చింది వానలో ఈ పూలు మాత్రం కోసి టమాటో బాక్స్లో వేసుకొని ఎత్తుకొని పోయి ఆటో పిలిచి ఆటోలో పెట్టుకొని ఎత్తుకొని పోయి పూల మార్కెట్లో వేసేసేది